హలో సార్ నమస్తే వన్టౌన్ ఎస్ఐ గారా మీరు సార్ నా పేరు పేరం దుర్గాప్రసాద్ సార్ అదే బ్యాగ్ పోయిందని కంప్లయింట్ ఇచ్చాను కదా సార్ మొన్న పోయిన సారి చీరాల బస్లో ఎక్కి ఊరెళ్తున్నప్పుడు ఇలా పడుకున్నాను మద్యలో బ్యాగ్ పోయింది సార్ అదే మొన్న కంప్లయింట్ ఇచ్చాము వచ్చి అదే సార్ గుర్తొచ్చిందా సార్ అదే సార్ బ్యాగ్ పోయింది సార్ దాంట్లో సర్టిఫికెేట్లు డబ్బులు అవి ఒక లక్ష రూపాయలు క్యాష్ ఉన్నాయి సార్ ఒక పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్లోకి జాయన్ అవ్వాలి సార్ సార్ నేను ఇంటికాడున్నాను సార్ అవును సార్ సార్ ఎలాగైనా చూడండి సార్ నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్ చాలా ఇంపార్టెంట్ సార్ మా ఇంట్లో సార్ మా ఫ్యా మా ఫ్యామిలీలో నేనొక్కడినే సార్ జాబ్ తెచ్చుకుంది సార్ సరే సార్